హలో నమస్కారం డాక్టర్గారు నా పేరు మహేష్ అండి ఇది లాస్ట్ నైట్ సివియర్గా స్టమక్ పెయిన్ ఉందండి సరిగ్గా పడుకోలేకపోయాను అది కారణం ఎంటో తెలుసుకోగలుగుతారా నిన్న రాత్రి బాగా స్టమక్ పెయిన్ ఉందండి కడుపునొప్పి పడుక్కోలేకపోయాను నాన్వెెజ్ తిన్నానండి చికెన్

అ ఎప్పుడు అంత లేదండి నిన్న రాత్రి నైట్ అంతా నొప్పులేస్తుందండి ఏదైనా మాత్ర ఇస్తారాండి ఫస్ట్ అయితే నీళ్ళు తాగాలి అంటారు

మ్మ్ డాక్టర్ ఇంకా ఏమైనా ఉన్నాయండి హ ట్యాబ్లెట్ మాత్ర అది ఏద తిన్నాకనా తి తినకముందా సరేనండి సరే